షార్క్ ట్యాంక్ అనే టీవీ షో అయితే నాకు కొంచెం తెలుసు అండి దీనికోసం ఇది ఇది ఏంటి అంటే అమేరికా రియాలిటీ టీవీ షో ఇది దీన్ని భారత దేశంలో కూడా జరపడం జరుగుతుంది అంటే దీన్ని సోనీ టీవీ వాళ్ళు ఏంటి అంటే దీన్ని అయితే ఎయిర్ చేయడం జరుగుతుంది వ్యాపారాల ప్రారంభించడానికి ఇది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం తీసుకున్నాం అనుకో అందులో మెయిన్ దాని వల్ల వచ్చే ప్రయోజనాలు దుర్ దుర్ ప్రయోజనాలు కూడా ఒక వ్యక్తి ఎలా తెలుసుకోవాలి అనేది దీని ద్వారా జరుగుతుంది ఈ టీవీ షో అనేది వ్యాపారాల మీద అయితే కొద్దిగా ప్రభావం అయితే చూపిస్తుంది అండి కానీ ఈ టీవీ షోలో పాల్గొన్న వారికి ఆ వ్యాపారంలో వాళ్ళకి మద్దతు కానీ దొరికితే వారి వ్యాపారం చాలా బాగుంటుంది అండి వారు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఇది గొప్ప అవకాశం సో ఈ షార్క్ ట్యాంక్ అనే టీవీ షో ఏంటి అంటే అండి ముందు ఒక కొంత కాలంగా ఇది ఏంటి ఇది ఒక వ్యాపారస్తుడికి అయితే ఇది ఒక మంచి మార్గదర్శకంగా అయితే ఇది ఉంది అండి